కృష్ణా జిల్లా ప్రత్యేకతలు కళారూపాలు నైపుణ్యాలు సాంప్రదాయాలు కూచిపూడి నృత్యం ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం నుండి వెలివేసిన భారతీయ శాస్త్రీయ నృత్య రూపం పురాణ కథలు నాట్య రూపంలో సంగీత అభినయం కలగలిపిన రూపం బొమ్మల తయారీ మట్టి బొమ్మలు తయారు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో ఒక నైపుణ్యంగా ఉంది ఈ బొమ్మలు వినాయక చవితి బతుకమ్మ నవరాత్రులు సమయంలో విస్తృతంగా ఉపయోగిస్తారు గుడివాడ గాజులు గుడివాడ ప్రాంతం నాణ్యమైన గాజులు తయారీలో ప్రసిద్ధి పొందింది వివిధ రంగులు డిజైన్లతో కూడిన ఈ గాజులు మహిళ ఆనందానికి నిదర్శనం తయారు కళలు విజయవాడ ప్రాంతం విజయవాడలో వస్త్ర నిర్మాణం పట్టుచీరలు ముద్రతా బట్టలు ప్రసిద్ధి పొందినవి మంగళగిరి మరియు ఇతర గ్రామీణ ప్రాంతాల్లో చేతితో నేసిన వస్త్రాలకు డిమాండ్ ఎక్కువ సాంప్రదాయ ఉత్సవాలు మరియు సమూహ సంస్కృతి మచిలీపట్నంలో బొమ్మల కొలువు జాతరలో కార్తీక పూర్ణిమ వేడుకలు గ్రామీణ ప్రాంతంలో హరికథలు బుర్రకథలు భజనమేళాలు ప్రజల వినోదం గుడివాడ సరస్వతి నాట్య కళానికేతన్ కూచిపూడి నాట్యానికి ప్రధాన కేంద్రాలలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా నాట్య కళాకారులను శిక్షణ ఇచ్చే ప్రముఖ సంస్థ